మా తరాల్లో మా తరాల్లో మా సాంప్రదాయం పండగల్లో సంక్రాంతి దీపావళి వినాయక చవితి శ్రీరామ నవమి దసరా ఈ పండగలు ముఖ్యమైన పండగలు మాకు ఈ పండగల్లోకల్లా అతి పెద్ద పండగ ఏంటంటే మా తరాల్లో కల్లా సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ అనేది నాలుగు రోజులు మేము బాగా చేసుకుంటాం అందులో మా ఇళ్లకి బంధువులు వస్తారు మా చుట్టాలు వస్తూ ఉంటారు మా చుట్టాలు వచ్చి కనీసం వారం రోజులు ఉంటారు ఇంట్లో పిండి వంటలు బొబ్బ పిండి వంటలు వండుతాం అరిసెలు చక్రాలు బూరెలు అన్నీ కనుమ పండగ వస్తే మటుకు కోళ్ళు వేట మాంసం గాని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం చుట్టాలు వచ్చిన వాళ్లల్ల ముగ్గులు ఇంటి ముందు చుట్టాలు గాని ఇంట్లో వాళ్ళు అందరు కలిసి ఆడవాళ్ళు ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి హరిదాసులు వస్తే బియ్యం పోసి ద బియ్యం ఇస్తారు గంగిరెద్దులు వస్తాయి అంతా బాగా అది కాకుండా కోడి పందేలు అంటే మగవాళ్ళు కోడి పందాలని అవి అని ఇవి అని చాలా హంగామ ఆర్బాటంగా చాలా సాంప్రదాయంగా చాలా పద్ధతిగా జరిగేవి ఇప్పుడు ఉండే ప్ర పరిస్థితి ఏంటి అయ్యా అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవటం అది కూడా కొనుక్కొచ్చుకొని తినటమే గాని సొంతంగా వండుకునేదే లేదు ఇంతవరకు సొంతంగా అస్సలు వండుకోని ఇంట్లో పిండి వంటలు వండుతున్నారంటే రోళ్ళు ఎక్కడ పెట్టటి రోళ్ళు మోత మోగుతూ ఉండేవి కానీ ఇప్పుడు అలాంటివి లేవు ఈ మిల్లర్స్ వచ్చిన కాడి నుంచి ఆ మిల్లుల్లో వేసి ఆ పిండి తీసుకొచ్చి ఆ వండుకొని తింటే సగం గ్యాస్ ప్రాబ్లం కొన్ని ఎలర్జీ వస్తుంది అది చాలా పద్ధతి కాదు కాబట్టి ఎప్పుడైనా సరే పాత పద్ధతి ప్రకారం చేసుకుంటే మటుకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకొకటి శ్రీరామ నవమి పండగ అనేది కూడా పండగ బాగా చేస్తాం మేము మా హిందువుల్లో శ్రీరామ పండగ రెండు రోజులు మూడు రోజులు పదకొండు రోజులు కూడా చేస్తాం దానికి మళ్ళీ ప్రత్యేకంగా పండగ దే దేవుడు తీసేటప్పుడు కూడా మేము ఈ సమారాధన భోజనాలను ఏర్పాటు చేస్తాం ఆ సమారాధన భోజనాలకు కూడా అందరం వచ్చి భోంచేసి బాగా ఎంజాయ్ బాగా సరదాగా అందరం ముచ్చటలు చెప్పుకుంటాం వచ్చి పోయి చుట్టాలందరూ వస్తూ ఉంటారు మాట్లాడుకు ఆ విషయం ఈ విషయం మాట్లాడుకుంటాం పద్ధతుల గురించి మాట్లాడుకుంటాం నలుగురు కూర్చుని మాట్లాడుకుంటాం ఇప్పుడు అదేమి లేదు మామూలుగా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోటమే అంతకన్న ఏమి లేదు పాత రోజులే బాగుంటాయి చాలా పద్ధతిగా ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనే ఇప్పుడు జనరేషన్ ఏంటి అంటే రోజు మారే కొద్దీ కాలం మారే కొద్దీ మన పిల్లల చదువు పడే కొద్ది ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఎవరి ఇంట్లో వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది కాబట్టి పాత రోజులే బాగుంటాయి ఇంకొకటి దీంట్లో మెయిన్గా ఏంటంటే మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో దసరా పండగ వస్తే తొమ్మిది రోజులు మేము మాస్టర్ గారు మమ్మల్ని మా మా క్లాసులో అంతమంది ఉన్నామో అంతమందిని మమ్మల్ని తీసుకొని వెళ్లి ఇళ్ళ వెంబట తిరిగి తిరిగి దసరా పండక్కి అని మేము దసరా పండగ పద్యం చెప్తే వాళ్ళ ఇంట్లో మాకు పప్పు బెల్లాలంటే ఏంటి మరమరాలు పప్పు శనగలు బెల్లము కలిపి ముద్దల్లాగా చేసి పెట్టే వాళ్ళు ప్రతి ఇంటికెళ్ళి రోజు ఒకళ్ళ ఇంటిక వెళ్లే వాళ్ళం లేదా రోజు రెండింటికిెళ్లేవాళ్ళం రెండు ఇళ్ళకు వెళ్ళే వాళ్ళం ప్రతి ఇంట్లో ఇచ్చేవాళ్ళు అట్టాంటిది ఈ రోజున ఎవరూ ఎక్కడ అది ఏమీ లేదు ఎవరికి వాళ్ళు అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా పాత సాంప్రదాయాలు పాత సాంప్రదాయాలే కొత్త తరాలకి ఏమీ లేవు అది విషయం